భారతదేశంలో అత్యంత జనాధరణ పొందిన క్రీడలేంటంటే మొదటగా క్రికెట్ చెస్ ఫుట్బాల్ కబడ్డీ ఇంకా ఎన్నో ఇలా క్రికెట్లో ప్రసిద్ధి పొందిన అథ్లెట్లు చాలా మంది ఉన్నారు ఉదా ఉదాహరణగా ఎం ఎస్ ధోని సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా సూర్య ఇంకా చాలామంది వీళ్ళు చాలా జనాదరణ పొందిన ప్రసిద్ధి అథ్లెట్లు ఇంకా క్రికెట్ ఇంకా చెస్లో మనం రీసెంట్గా కూడా చూసాం ఎవరు గుకేష్ అని పద్దెనిమిది ఏళ్ళ బా పద్దెనిమిది ఏళ్ళ బాలుడు చైనీస్ అథ్లెట్ని ఓడించి మరీ ప్రపంచంలో యంగెస్ట్ చెస్ చాంపియన్గా అతనికి పేరు వచ్చింది ఇలా ఫుట్బాల్లో సునీల్ చేత్రి అని చాలా ఎక్కువ స్కోర్ పొందిన ఫుట్బాల్ ప్లేయర్ అతను